హలో హలో చెప్పండి చెప్పండి మ్యామ్ చెప్పండి మ్యాడమ్ బాబు పిక్నిక్కి విజిట్ తీసుకెళ్ళామండి ట్రిప్కి తీసుకెళ్ళాము బాబుని సడన్గా అవునండి అదే అర్జెంట్గా నాకు కొంచెం ట్రిప్ తగిలిందండి దానివల్ల తీసుకుని వెళ్ళవలసి వచ్చింది తన్ని ఒక్కడినే వదిలేయలేం కదా ఇంటి దగ్గర అందుకని తీసుకోనెళ్ళాం మ్యాడమ్ ఆల్రెడీ మేము

సరే మ్యాడమ్ ఒక టూ డేస్లో వచ్చేస్తున్నాం మ్యాడమ్ వచ్చి మేము తీసుకుంటామండి విజయశ్రీ మ్యాడమ్ అదే కంటిన్యూ చేస్తాం ఇంకా టూ డేస్లో మేము వస్త్నాం మ్యాడం ట్రిప్ నుండి వస్తున్నాము వచ్చి మాట్లాడతాను మ్యాడం సరే మ్యాడమ్ సరే మ్యాడమ్ సరే మ్యాడమ్